నేను తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలోని ఒక వ్యక్తిని నేను ఒక హిందువు కానీ నేను ఇతర మతాల గురించి కూడా ఆసక్తి కలిగి ఉన్నాను నాకు ఆకర్షణీయంగా ఉన్న కొన్ని ఇతర మతాల గురించి నేను చెప్తాను మొదటిది క్రైస్తవ మతం క్రైస్తవ మతం దాని సరళత మరియు దయ యొక్క బోధనలకు నాకు ఆకర్షణీయంగా ఉంటుంది మరొకటి ఇస్లాం ఇస్లాం దాని శాంతి మరియు సహనం యొక్క బోధనలకు నాకు ఆకర్షణీయంగా ఉంటుంది మరొకటి బౌద్ధ మతం బౌద్ధ మతం దాని జ్ఞానం మరియు అవగాహన యొక్క బోధనలకు నాకు ఆకర్షణీయంగా ఉంటుంది ఇతర మతాల నుండి నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు చెబుతాను అన్ని మతాలు ఒకే దేవునిపై విశ్వాసం ఆధారంగా ఉన్నాయి ప్రతీ మతం మంచి మరియు చెడు యొక్క భావనను కలిగి ఉంటుంది ప్రతీ మతం దయ శాంతి మరియు సహనం యొక్క బోధనలను కలిగి ఉంటుంది నేను ఇతర మతాలకు చెందిన కొన్ని పండుగలను కూడా జరుపుకుంటాను ఉదాహరణకు నేను క్రిస్మస్ మరియు ఈద్ ఉల్ ఫితర్ పండుగలను జరుపుకుంటాను ఈ పండుగలు నాకు ఇతర మతాల సంసృతి మరియు సంప్రదాయాలు గురించి తెలుసుకోడానికి ఈ అవకాశం ఇస్తాయి నేను ఒకే మతానికి చెందిన వ్యక్తులు మాత్రమే మంచి వ్యక్తులు అని నేను నమ్మను ప్రతీ మతంలోను మంచి మరియు చెడు వ్యక్తులు ఉంటారు ఏ మతం కూడా ఒక వ్యక్తి యొక్క మంచి లేదా చెడు గురించి నిర్ణయించదు ఒక వ్యక్తి యొక్క మంచి లేదా చెడు అతని లేదా ఆమె చర్యలపై ఆధారపడి ఉంటుంది నేను ఇతర మతాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని నేను నమ్ముతున్నాను ఇది మనకు మరింత సహనశిలీగా మరియు అవగాహన కలిగిన వ్యక్తులుగా మారడంలో సహాయపడుతుంది